నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నేను మొట్టమొదట గీసిన డ్రాయింగ్ ఏదంటే ఒక అమ్మ ఒక బాబుని పట్టుకొనుంటాడు తల్లి బిడ్డ పట్టుకునేది నేను డ్రాయింగ్ గీశాననమాట అది గీసినప్పుడు మా డాడీ మా అమ్మ అదే మా తండ్రి మా అమ్మ దాన్ని చూసి చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను నువ్వు ఇంత బాగా గీస్తావని మేము అసలు అనుకోలేదు కానీ చాలా బాగా గీశావని రెండవది నేను మా ఇంటర్లో ప్రాక్టికల్స్ ఉంటాయి అనమాట బోటనీవి అవన్నీ నేను ప్రాక్టికల్ బుక్లో అంతా అన్ని డ్రాయింగ్ ఉంటాయి బోటనీవి కాబట్టి అన్ని వేసాను డ్రాయింగ్స్ అన్ని బుక్కు బుక్కు అసలు కాలేజ్ మొత్తం ఎవ్వరు బుక్ తీసుకోలేదు మొత్తం కాలేజ్ మొత్తం బోటనీ అదే బైపీసి వాళ్ళు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే నాది ఒక్కదాని బుక్ అది ప్రాక్టికల్ బుక్ మాత్రం మా సార్ తీసుకొని నువ్వు వేసినంత బాగా ఇంకెవరూ వేయలేదు వాసు నేను ఈ బుక్ నువ్వేం అనుకోకపోతే గవర్నమెంట్ కాలేజ్కి ఈ బుక్ నేను ఇవ్వాలనుకుంటున్నాను నీ బుక్ నేను తీసుకోవచ్చా అని నన్ను అడిగారు అప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అంటే అంతమందిలో నా ఒక్క బుక్కే వెళ్ళిందే గవర్నమెంట్ స్కూల్ కాలేజ్కి

మా పిల్లలు మా వదిన వాళ్ళ పిల్లల్ని చూసి ఏ ఇది మామయ్య ఫోటో కదా మామయ్య ఫోటో కదా అనుకొని అన్నారు అది ఆయన కూడా కనుక్కోలేకున్నారు ఏ ఏంటి ఇంత బాగా వేసింది ఈ డ్రాయింగ్ ఈ పిల్ల వేసింది ఇంత బాగా వేస్తుందా అని అనుకునేశారు నాకు నేనే ఆశ్చర్య పడిపోయాను అసలు నేను తనని డైరెక్ట్గా చూడకుండా ఫోటోలో చూసి ఆ డ్రాయింగ్ వేసాను అది అంత బాగా వచ్చిందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది చాలా బాగా వచ్చింది అది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజు